హలో హలో నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఇప్పుడా పది మంది ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ ఓకే సార్ చిత్తూరు నుంచి అరకు వ్యాలీకి ఎయిట్ హవర్స్ పడుతుంది అరకు వ్యాలీ వచ్చి సెకండ్ లిస్టులో ఉంది విశాఖపట్నం దగ్గరలో ఉందనమాట ఇప్పుడు చిత్తూరు నుంచి ఆ పది మంది బయలు దేరారంటే ఒక ఎయిట్ హవర్స్ ఎయిట్ హవర్స్ నుంచి టెన్ హవర్స్ దాకా పడుతుంది అరకు వ్యాలీకి రావడానికి అక్కడ చాలా రెసార్ట్స్ ఉంటాయి మేము మా లహరి రెస్టార్స్ అని ఒక రెసార్ట్ ఉంది ఆ రెసార్ట్లో స్టే చేయమని చెప్పండి అక్కడ అకామిడేషన్ ఫుడ్ అంతా ప్యాకేజింగా ఉంటుంది ఇక టెన్ మెంబెర్స్ వచ్చారంటే ఫోర్ డేస్కి ఉన్నారంటే సెవెంటీ థౌజండ్ దాకా పడుతుంది అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేయండి ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఇప్పుడు వాళ్ళు వన్ వీక్ ఉన్నారనుకోండి ఒక త్రీ డేస్ రిసార్ట్లో ఉండేలాగా తర్వాత వచ్చి ఫోర్ డేస్ ట్రక్కింగ్కి వెళ్ళి అక్కడ ట్రైబుల్ పీపుల్స్తో పాటు అక్కడ స్టే చేసుకోవాలి ఫోర్ డేస్ మొత్తం వాళ్ళే లహరి రెసార్ట్ వాళ్ళే చూసుకుంటారు వ్యాలీ అరకు వ్యాలీ చుట్టూ కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి అవన్నీ కూడా కవర్ చేస్తారు ఆ ట్రక్కింగ్ ఫోర్ డేస్లో అది మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేయండి ప్యాకేజి ప్యాకేజి మాత్రం వాళ్ళకు చెప్పేయండి కొంచెం నెగోష్మెంట్ చేస్తే ఒక టూ టు త్రీ థౌసండ్ దాకా తగ్గిస్తారు ఆ రెసార్ట్ వాళ్ళు రెసార్ట్ వాళ్ళు తగ్గిస్తారు టెన్ మెంబెర్స్ వస్తున్నారు కదా కొంచెం తగ్గిస్తారు మీరు మాట్లాడండి మీరు వచ్చి ఏజ్డ్ పీపుల్స్కి అయితే ట్రక్కింగ్ అవసరం లేదు వాళ్ళు వన్ వీక్ రెసార్ట్లో ఉండేలాగే చూసుకోవచ్చు ఇప్పుడు చిన్నపిల్లలు వా అదే కొంచెము ఇది ట్వంటీ టూ థర్టీ ఏజ్ లోపల ఉండేవాళ్ళకి అయితే ట్రక్కింగ్ అయితే బాగా మంచి ఎక్స్పీరియెన్సు మళ్ళీ ఈ వయసైనా వాళ్ళని తనీగా చూసుకునే దానికి ఉంటారు అక్కడ లహ రెసార్ట్లోనే పీపుల్ ఉంటారు వాళ్ళని వ్యాలీ దగ్గరకి వాటర్ ఫాల్స్ దగ్గర అంతా తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తారు మీరు ప్యాకేజ్ విషయం ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళకి టెంపో పంపించేసారంటే రైల్వే స్టేషన్కి వాళ్ళు పికప్ చేసుకొని వచ్చేస్తారు ఓకే మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి వాళ్ళకి ప్యాకేజింగ్ గురించి ఇంకా ఏమైనా కొన్ని డీటైల్స్ అడిగితే నా నంబర్ ఇవ్వండి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే సార్ మీరు రండి నేను మీకు ఆ రెసార్ట్ దగ్గర చూపిచ్చేసి వాళ్ళతో మాట్లాడిచ్చేసి నేను వెళ్తాను ఓకేనా సరే సార్